నేను చిన్నప్పటి నుండి కూడా స్కూల్లో యోగ నేర్చుకున్నాను మా టీచరు యోగ నేర్పడం వలన నేను యోగ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డాను అందుకే నేను చిన్నప్పటి నుండి కూడా ఎక్కువగా యోగ చేస్తున్నాను అయితే నేను ఇప్పటికి యోగ చేస్తూనే ఉన్నాను నేను యోగ క్లాస్లులకి కూడా వెళ్తూ ఉంటాను ఇప్పుడు నేను కొంత మందికి యోగ క్లాస్ చెప్పడం కూడా చేస్తున్నాను అదే విధంగా ధ్యానం కూడా చేయిస్తూ ఉంటాను ఎందుకంటే ఈ యోగ చెయ్యటం ధ్యానం చెయ్యటం వలన గుండె జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు అనేవి రాకుండా సంతోషంగా జీవించగలుగుతానుము అయితే నేను ముఖ్యంగా యోగ నేర్చుకోవటానికి ముఖ్య కారణం అయితే మా స్కూల్ టీచర్ మా స్కూల్ టీచరే నాకు ఇష్టం లేకపోయినా సరే నాకు దాని తాలుక ఉపయోగాలను చెప్పి నన్ను ప్రేరేపించి నన్ను ఉద్యోగం నేర్చుకునేలాగ చేశారు అందుకే మా టీచర్ గారు నేను యోగ నేర్చుకోవడానికి ముఖ్య కారణము